శుభోదయం అమ్మా ఏంటి సంగతులు ఇలా వచ్చావు అవునా ఇవాళ లాస్ట్ డేట్ అని తెలిసిందే అందుకేగదా వచ్చావు ఓకే ఓకే వెరీ గుడ్ ఇవాళైనా వచ్చి మంచి పని చేసావు ఇంతకు ముందు ఎప్పుడైనా ఫుట్బాల్ ఆడవా అమ్మా నువ్వు చిన్నపిల్లలతో ఒకేమ్మా మీదగ్గర ఫుట్బాల్ షూ ఫుట్బాల్ కిట్ అవన్నీ ఉన్నాయా ఓకేమ్మా నువ్వు ఎన్రోల్మెంట్ ఫార్మ్ ఫిల్ చేసావా అమ్మా ఓకే అమ్మా మీకు ఏంటంటే ఎన్రోల్మెంట్ ఫార్మ్ ఫిల్ చేస్తావు కాబట్టి నువ్వు ఇంకా ఎన్రోల్ అయిపోయనట్టే అమ్మా ఇవాళ ఈవినింగ్ నుంచి ఇవాళ సాయంత్రం నుంచి మనకి ప్రాక్టీస్ మొదలవుదమ్మా కూల్ స్కూల్ అయిపోగానే సాయంత్రం ఐదింటి నుంచి ఆరున్నర వరుకు ప్రాక్టీస్ ఉంటుంది అమ్మా అవును అమ్మా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు ఉంటుంది అమ్మా వన్ అవర్ ప్రాక్టీస్ ఆ ఓకే అమ్మా ఉదయం మీ తల్లిదండ్రులని ఎవరినైనా డ్రాప్ చేయమనాలి మరి కాలేజ్ స్కూల్ బస్ ఆ టైమ్కి మీకు అందుబాటులో ఉండదు ఓకే అమ్మా ఎయిమ్ ఏంటి అమ్మా ఫ్యూచర్లో ఎంత ఎంత ఎంతటి ప్లేయర్ అవ్వాలి అనుకుంటున్నావు ఓకే తప్పకుండా నువ్వు ఇప్పటి నుండే ప్రాక్టీస్ మొదలుపెడితే ఖచ్చితంగా ఆ రేంజ్లోకి వెళతావు అమ్మా రేపటి నుంచి తప్పకు తప్పకుండమ్మా రేపటి నుంచి మీ కిట్ షూస్ అన్నీ తీసుకొనిరామ్మా అలాగే ఫీజ్ కట్టాలమ్మా మీరు నెలకి మీకు ఫీజ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ అవుతుంది అమ్మా ఆరువేల రూపాయలు అవుతుంది అమ్మా ఆరువేల రూపాయలు కూడా మన ఎక్సక్లూసివ్ అమ్మా ఇంకా దాంట్లో తగ్గేది ఏమి ఉండదమ్మా స్కూల్ ఫీజ్లోంచి ఎక్సక్లూడ్ అయినవి అవి మీరు వాటిలని ఒకసారి రెండువేలు ఒకసారి రెండువేలు అలా కట్టవచ్చు అమ్మా

వాయిదాల క్రింద మూడు సార్లు కట్టేయవచ్చు అమ్మా సరేనా ఓకే అమ్మ రేపు నుంచి వచ్చేసేమ్మా ప్రాక్టీస్కి ధన్యవాదాలు